ఏంటి బాబు ఇంత స్పీడ్ వేళ్తున్నావ్ బైక్ ఓవర్ స్పీడ్ వేళ్తున్నావ్ లైసెన్స్ ఉందా బండికి ఇంట్లో లైసెన్స్ పెట్టి బండి నడపడం నేరం కదా మరీ నువ్వు హెల్మెట్ లేకుండా అంత స్పీడ్ పోతున్నావు మీకు చెత్త లేదు బాబు నీకు చట్టపరంగా ఖచ్చితంగా టూ సెక్షన్స్ కింద కేస పెట్టాల్సిందే నువ్వు ఓవర్ స్పీడ్ ఉన్నావ్ హెల్మెట్ లేదు బండికి లైసెన్స్ లేదు ఏం పని బాబు చిన్న లైసెన్స్ పా పర్సులో పెట్టుకుంటే అయిపోతుంది కదా ఎందుకు నీ వల్ల వేరే వాళ్ళకి కూడా డేంజర్ ఉంటుంది సరే సరే కానీ నువ్వు ఎటు వెళ్తున్నావ్ మరి ఇంత స్పీడ్గా ఏం పని అవునా

ముండేళ్ళాలండి బాబు ఇంట్లోంచి ముందు వెళ్తే నీకు టెన్షన్ ఉండదు మాకు టెన్షన్ ఉండదు సరే నెక్స్ట్ టైం అలా చేయ్యకు ఓకేనా ఓకే ఓకే